ఎవరు

ఎక్కడ

అది ఏ సమయం తాకింది తలకు అదే అదే అదే మీరు మధ్యాహ్నం పూటనా లేదంటే ఉదయం పూట తాకిందా మీకు ఏవన్నా తిన్నారా అప్పటికి మీరు అవునా అంటే ఎన్నిసార్లు అయింది వామితింగ్ మీకు రెండుసార్లేనా అయితే తలకు బాగా గట్టిగా తాకిందా దెబ్బ

అదే అదే అదే ఏమైందంటే కొంచెం కళ్ళు తిరిగినట్టై వామితింగ్ అయినట్టు ఉంది ఎందుకైనా మంచిదే స్క్యానింగ్ తీపిచ్చుకోండి ఎందుకంటే ఎక్కడన్నా బోను కూడా క్రాక్ వచ్చినా గానీ ఏదన్నా తల తిరగడం గానీ కంటికి ఏమన్నా ఎఫెక్ట్ పడ్డా కూడా మనకి ఆ స్క్యాన్లో తెలుస్తుంది దానితగ్గట్టు మనం మాత్రలు వాడితే కూడా తక్కువ అవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీకు నేను చెప్తాను ఎలాంటి స్క్యానింగ్ తీయించుకోవాలో వెళ్ళి హాస్పిటల్లో అలాంటి స్క్యానింగ్ తీపిచ్చుకుంటే మీకు కొంచెం తలకి కూడా ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా తెలిసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఇల్లు దగ్గరేనా అదే అదే అది కొంచెం బాగా తాకినట్టు ఉంది నేను ఒకసారి మీరు ఇక్కడికి రండి నేను చూసి ఆ స్క్యానింగ్ తీసి దానితగ్గట్టు మాత్రలు ఇస్తా కొన్నిరోలు వాడితే తగ్గిపోతుంది నేను ఇక్కడనే ఉంటా ఇదే నెంబరు మళ్ళీ ఫోన్ చేయండి నేను ఉంటాను ఇక్కడనే ఉంటాను నేను ఏం అక్కర్లేదు కేవలం నువ్వు మీ నాన్న గానీ మీ మమ్మ అమ్మ గానీ రండి నేను చూసి స్క్యానింగ్ కూడా తీసి మీకు నేను చెప్తాను రిపోర్టులు వచ్చాక సరే సరేనండి డబ్బులు తర్వాత అండి ఇక్కడకైతే రాండి సరేనాండి నేను ఉంటా అండి సిలేరు బాయ్